ఫస్ట్ మన ఎడ్యుకేషనల్ సిస్టమ్లో బట్టీ పట్టించే లక్షణాలు అలవాట్లు అనేది మార్చాలి దానికి బదులుగా కాన్సెప్షన్ అంటే విజ్వలైజేషన్ పరంగా ఆ కాన్సెప్ట్ ఏంటిది అనేది విద్యార్ధులకి అంటే స్టూడెంట్స్కి తొందరగా అర్దమయ్యే విధంగా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ముఖ్యంగా ఏంటంటే నౌ ఏ డేస్ చిల్డ్రన్స్కి మనం ఎడ్యుకేషన్ ఎలా చెప్పాలి అంటే వాళ్ళకి చదువుకు స్ట్రెస్సు ప్రెజర్ వల్ల చదువుకోకుండా ఇష్టంతో చదువుకుని దాన్ని మన బ్రెయిన్లో మంచి గుర్తుండే విధంగా చెప్పాలి దానికి ఏం చేయాలంటే ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళ టాలెంట్ అంటే వాళ్ళు కొంచెం వర్క్ అనేది చెప్పి దీన్ని దీని వల్ల దీన్ని ఇలా రూపొందించవచ్చు అలాంటివి చిన్న చిన్న ప్రాజెక్ట్స్తో వాళ్ళకి డెవలప్మెంట్ అనేది రూపకల్పనలను చెయ్యాలి మళ్ళీ దాని వల్ల పర్శనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా వాళ్ళకి ఎడ్యుకేషనల్ సిస్టంలోనే అందివ్వడం జరగాలి దానివల్ల ఏంటంటే బయట ఏమేమి జరుగుతున్నాయి ఏంటిది అనేది కూడా అవగాహన వచ్చేటట్టు ఎడ్యుకేషనల్ సిస్టం అనేది ఉండాలి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ప్రెజర్తో కాకుండా ప్లెషర్ అంటే ఒత్తిడితోనే కాకుండా చదువు అంటే మాకు ఇష్టం అనే విధంగా చదువుకోవాలి తప్ప వీళ్ళు ఏదో చెప్తున్నారు మేము ఏదో నేర్చుకుంటున్నాము వీళ్ళు చదువకపోతే ఏమంటారో అనే భయంతో మాత్రం చదువుకోవద్దు ఎంత చదువుకున్నా కూడా పిల్లలకు ఆ చదువు అనేది ఇష్టంతోనే రావాలి కానీ కష్టం కష్టంగా మాత్రం నేర్చుకోకూడదు స్టూడెంట్స్ చదువు అనేది ఉపాధ్యాయులు విద్యా టీచర్స్ అనే వాళ్ళు ప్రెజర్ అంటే వాళ్ళకి బాగా ఎటువంటి ప్రెజర్ పెట్టకుండా చదువుకోండి మీతో అవుతుంది అని వాళ్ళకు ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి తప్ప నీతోనే కాదు అది ఇది అన్నట్టు వాళ్ళను డిస్కరేజ్ చేసినట్టు మాత్రం అసలు ఉండకూడదు ముఖ్యంగా నౌ ఏ డేస్ ఏంటంటే ఈ స్టడీస్ చదువుకోవడం వల్ల స్టూడెంట్స్కి చాలా ప్రాబ్లమ్స్ స్ట్రెస్గా ఫీల్ అవ్వడము మళ్ళీ తరువాత భయపడడం లాంటివి ఎక్కువ అవుతున్నాయి అలాంటివి ఏవేవి లేకుండా ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది చేంజ్ అవ్వాలి